హలో చెప్పండి ఆ చెప్పండి

ఆ అవునండి జరుగుతాయి అండి చాలా బాగా చేసుకుంటారండి ఆ తప్పకుండా నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ చాలా పండుగలు చాలా బాగా చేసుకుంటారండి ప్రతి పండుగ కూడాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఊరిలో ఏదో ఒక పండుగ అనేది కం ఆ తప్పనిసరిగా పండుగ బాగా చేసుకుంటారు వీటిల్లో వచ్చి ముఖ్యంగా ఉండే పండుగలు ఏంటంటే అందులో ముఖ్యంగా వచ్చి క్రిస్మస్ అండి ఇవి ఏంటంటే క్రైస్తవులు జరుపుకుంటారు ఇవి డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఇవి ఏదో ఒక ప్రతి ఊరిలో ఒక్క ప్రతిరోజు ఒక్కొక చోటున జరుగుతుంది అండి ఏందంటే ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళే వారు ఒక్కొక్క రోజున అనేది పెట్టుకుంటూ ఉంటారు అదేంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా జరుపుకుంటారండి ఇది వాళ్లకు చాలా ఇష్టమైన పండుగ కూడా ఇదే అండి క్రైస్తవులకు దీన్ని వారు సంవత్సరం అంతా కూడా జరుపుకోలేనంతలా జరుపుకుంటారు అండి దీన్ని చాలా ఆర్భాటంగా చేసుకుంటారు దీన్ని చాలా సంతోషంగా చేసుకుంటారు ఆ యొక్క ఇరవై వీళ్లు పెట్టుకునే ఒక్కరోజున జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ రోజున చా వాళ్లు ఉండే చాలా సంతోషంగా జరుపుకుంటారు దానికి ఎంత ఖర్చు పెట్టినా కానీ తక్కువే నండి ఎవరి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటా చాలా సంతోషపడుతారు ఇది ఒక్క ఊర్ ఊరిలోనే కాదండి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊరిలోకూడా వున్ జరుపుకుంటారు అండి ఒక్క ఊరిలో కూడా జరుపుకోకుండా ఉండరండి ఇది క్రైస్తవులు ఎక్కడైతే ఉన్నారు ప్రతి ఊరిలో కూడా జరుపుకొని పండుగ ఇదండి ఈ క్రిస్మస్ అనేది నెల అంతా కూడా ప్రతి ఏదో ఒక చోటన ఆ ఊరిలో కా తప్పనిసరిగా క్రిస్మస్ జరుగుతూనే ఉంటది ఆ నెల అంతా కూడా అలాగే క్యాండిల్స్ పట్టుకొని ఆ సాన్ క్రిస్మస్ తాతని ఒక గెట్ ఒక గెటప్ అనేది వేసుకొని తిరుగుతూ చాలా బాగా జరుపుకుంటారండి చాలా సంతోషంగా ఉంటారు అలాగే వచ్చు ఇంకోటేంటి అంటే ఇక్కడ సంక్రాంతి అండి ఈ సంక్రాంతి ఏంటంటేనండి ఈ యొక్క డిసెంబర్ నెల తర్వాత వస్తుంది ఇది హిందువుల పండుగ అండి ఆ హిందువుల పండుగ మూడు రోజుల పండుగ అండి ఇది ఆ మూడు రోజులు కూడా చాలా బాగా జరుపుకుంటారు ఎందుకంటే ఈ యొక్క రైతులు ఏదైతే ఉన్నారో వారికి ఆ యొక్క సంవత్సరంలో మొదటిసారి పంట చేతికి వస్తుంది అండి ఆ సంక్రాంతి టయానికి చేతికి వచ్చిన సందర్భంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు కొత్తగా పెళ్ళయిన అల్లుళ్ళు కూతుర్లు గట్రా వాళ్ళ గృహాలకు వస్తారు ఇది చాలామంది జరుపుకుంటారు అలాగే ప్రత్యేకంగా కోడి పందాలు పేకాటలు గుండాటలు అని రకరకాల ఆటలన్నీ పెట్టుకుంటారండి మూడు రోజులు కూడా ఇంకా చాలా క్రికెట్ టోర్నమెంట్ లని వాలీబాల్ టోర్నమెంట్ లని కబడ్డీ అని చాలా ఆటల పోటీలు కూడా పెట్టుకుంటారండి ఈ మూడు రోజులు కూడా చాలా బాగా జరుపుకుంటారు ఈ మూడు రోజులు పాటు కూడా ఆ ఈ ప్రతి ఇంట్లో కూడా చుట్టాలతో కళకళలాడుతూ ఉంటుంది అండి ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుపుకుంటారు ప్రతి దిక్కున కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగులు అనేవి చేస్తూ ఉంటారు అలాగే ఇంకొకటి వచ్చి ఏంటంటే రాజమండ్రిలో ప్రత్యేకంగా అటువైపు వాళ్ళు చేసుకునేది ఏంటంటే పుష్కరాలని ఒక పండుగ అండి ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది దీన్ని కూడా చాలా బాగా జరుపుకుంటారు ఈ యొక్క గోదావరిలో ప్రత్యేకంగా చాలా బాగా అలంకరించుకొని ఆ యొక్క వాటర్ మీద గట్రా చాలా బాగా జరుపుతారు అండి ఈ యొక్క పండుగ అనేది అయ్యింది ఆ అ తప్పకుండా అండి మీరు ప్రస్తుతానికి క్రిస్మస్ ఉన్నది అండి మీరు ఇక్కడ ఉండండి సరదాగా చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి నచ్చకుండా అయితే ఉండదు మీరు చాలా సంతోషపడతారు మీరు ఇక్కడ ఉండండి చాలా ఆనందపడతారు రెండు రోజులు ఉండండి చూసే ఆనందించి వెళుదురు గాని ఆయ్ అవునండి ఆ తప్పకుండ అండి